మేము బయట హోటళ్ళలో తినడానికి ఎక్కువగా ఇష్టపడతాము సాంబార్ పప్పు అన్నం ఆలుగడ్డ పెరుగు చికెన్ కర్రీ మటన్ కర్రీ ఎగ్ కర్రీ పాలకూర పప్పు గోరుచిక్కుడుకాయ అప్పడాలు పాపడాలు ఉంటాయి నేను ఎక్కువగా చికెన్ కర్రీ మటన్ కర్రీ పాలకూర పప్పు తినడానికి ఇష్టపడతాను అదే దాబాలలో ఎగ్ రైస్ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఎగ్ రోటి చికెన్ రోటీ ఫిష్ కర్రీ ఉంటాయి వీటిలో ఎక్కువగా నేను చికెన్ బిర్యానీ ఎగ్ రోటీ తినడానికి ఇష్టపడతాను హోటళ్ళలో ఎక్కువగా పప్పు సాంబారు చాలా బాగుంటాయి టేస్టీగా ఉంటాయి అదే దాబాలలో అయితే ఎక్కువగా ఎగ్ రోటి చికెన్ రోటీ చాలా బాగుంటుంది